మా ప్రాంతంలో అక్షరాస్యత శాతం దగ్గర దగ్గర ఒక పదివేలు మంది ఉన్నారు అండి వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు సగం అంటే ఒక ఐదు వేలు ఆరు వేల మంది మిగతా వాళ్ళు కొంతమంది చదువులేని వాళ్ళు నిరక్షరాస్యులు ఉన్నారు వారు చదువుకున్నవాళ్ళు ఏమో విదేశాలకి ఆ వాళ్ళ పని ఎడ్యుకేషన్ సాగించుకోవడానికి విదేశాలకి వెళ్తున్నారు కొంతమంది ఐదవ తరగతి వరకు చదివి ఆపేస్తున్నారు ఎందువల్ల అంటే తల్లిదండ్రులు చదివించే ఓపిక లేక స్థోమత లేక వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో వంశ పారంపర్యంగా కులవృత్తి అంటే కొంతమంది ఇస్త్రీ చేసేవాళ్ళు వారి బిడ్డకి చిన్నప్పటి నుంచి అదే వాళ్ళు ఆ పని నేర్పిస్తు వచ్చారు ఇంకా కొంతమంది వడ్రంగి పని చేసేవాళ్ళు వాళ్ళ బిడ్డలకి ఐదవ తరగతి వరకు ఆరవ తరగతి వరకు చదివించి ఆపేసి పిల్లలతో వాళ్ళ కుల వృత్తి చేయిస్తున్నారు ఇంకా కొంతమంది రాడ్ బెండింగ్ పని ఇంకా కొంతమంది చెప్పులు కుట్టే పని ఈ నిరక్షరాస్యులతో ఈ పనులు కులవృత్తిగా చేసుకొని వారిని నిరక్షరాస్యులుగా చేస్తున్నారు అంటే వారి తల్లిదండ్రులకి పిల్లల్ని చదివించాలి అనే అవగాహన లేక అంటే వీళ్ళు ఎక్కువ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అట్లా ఇట్లా అని కాకుండా అవగాహన లేక పిల్లల్ని కులవృత్తికి అంకితం చేస్తున్నారు ఇంకొకటి కొంచెం ఎక్కువ చదువుకున్న వాళ్ళు అమెరికా అని ఇంకో దేశం అని ఆ దేశం ఈ దేశం అని విదేశాలలో వెళ్ళి పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు దీనివల్ల నిరక్షరాస్యులు నిరక్షరాస్యులుగా ఉంటున్నారు తల్లిదండ్రులకి చదివించే ఓపిక లేక వాళ్ళు పిల్లల్ని ఈ పనికి నేర్పిస్తున్నారు వాళ్ళ కులవృత్తి ప్రజలకి విద్య ఎంత ముఖ్యమైనది అంటే ప్రజలు తమ జీవితాలను మరియు సమాజాన్ని మెరుగుపరచగల నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది కొన్ ఎక్సాంపుల్స్ మనం కొన్ని తీసుకుంటే విద్య ప్రజలకు ఎలా సహాయపడుతుంది అనేవాటి మీద కొన్ని పాయింట్లు చెప్పుకుందాం మనం ఫస్టు విమర్శనాత్మక ఆలోచన ఈ విమర్శనాత్మక ఆలోచన వల్ల విద్య ప్రజలు విమర్శనాత్మకంగా ఆలోచించడం నేర్చుకుంటున్నారు మరి మరియు వారి చుట్టు ఉన్న ప్రపంచం గురించి అభిప్రాయాలను ఏర్పర్చుకోవడానికి కూడా విద్య సహాయపడుతుంది ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే విద్య ప్రజలకు చదవడం మరియు నేర్చుకోవడానికి రాయడం నేర్చుకోడానికి సహాయపడుతుంది ఇది వారు సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవడానికి మరియు సమర్ధవంతంగా సం సంభాషించడానికి విద్య సహాయపడుతుంది ఇంకొకటి చూసుకుంటే మనం వ్యక్తుల మధ్య అవగాహన ఈ వ్యక్తుల మధ్య అవగాహన అనేది విద్య అనేది ప్రజలు సమాజంలో తమ పాత్రను మరియు ఇతరుల పాత్రలను అర్థం చేసుకోవడానికి మరియు ఇతరులతో సానుకూల సంబంధాలను ఏర్పర్చుకోవడానికి ఈ విద్య అనేది మనకు సహాయపడుతుంది ఇంకొటి ఇంకొక పాయింట్ ఏంటంటే ఆవిష్కరణ మరియు సృజనాత్మకత ఈ ఆవిష్కరణ మరియు సృజనాత్మకత అంటే ప్రజలు సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతను పెంపొందించుకోవడానికి సాంకేతికతను ఉపయోగించే నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి విద్య ప్రజలకు ఎంతో దోహదపడుతుంది ఈ ఆవిష్కరణ అంటే టెక్నాలజీని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకొకటి కెరీర్ అవకాశాలు విద్య మెరుగైన ఉద్యోగాలు అంటే వారు చదువుకి తగ్గ ఉద్యోగాలు వారు తగ్గ ఉద్యోగాలు విద్య మెరుగైన ఉద్యోగాలు మరియు వారి ప్రమోషన్లకు ఎంతగానో విద్య దోహదపడుతుంది ఉపయోగపడుతుంది ఇంకొకటి ఆర్ధిక బాధ్యత భద్రత ఈ ఆర్ధిక భద్రత అంటే విద్య ఆర్థిక జీతం ఇచ్చే ఉద్యోగాలకు దారి తీస్తుంది దీనివల్ల మన విద్యకు చాలా దోహదపడుతుంది ఇంకొకటి ఏంటంటే ఆత్మవిశ్వాసం ఈ ఆత్మవిశ్వాసం వలన విద్య ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనే విషయానికి వస్తే విద్య లక్ష్యాలను సాధించడానికి అంటే వారి వారి చదువుకు పై చదువులకి లక్ష్యాలు సాధించడానికి కృషి చేయడం వల్ల ఆత్మవిశ్వాసం వారికి ఎక్కువ అవుతుంది పెరుగుతుంది ఈ విద్య ఉండటం వలన ఇంకొకటి విద్య సమాజానికి ఎలా సహాయపడుతుంది అంటే చదువుకున్న వాళ్ళు సమాజానికి ఎంత ఉపయోగపడతారు అనే దానికి వస్తే విద్య ప్రజలు మరియు సమాచారం ఉన్న పౌరులుగా మారడానికి ఈ విద్యా సహాయపడుతుంది మరియు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానం కలగడానికి చాలా సహయ సహాయపడుతుంది మరియు విద్య ఇతరుల నుండి గౌరవం పొందడానికి మరియు వారి మనస్సును పదునుపెట్టుకోవడానికి సహాయపడుతుంది అంటే ఇతరులను మనం గౌరవిస్తే ఎదుటివారు కూడా మనల్ని గౌరవిస్తారు అనే దాన్ని బట్టి మనకు విద్య వల్ల చాలా దోహదపడుతుంది విద్య ప్రజలు తమ దేశ ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది అంతేకాకుండా ఈ విద్య వల్ల చాలామంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని ఇక్కడ మన వారి వల్ల మనకు ఇక్కడ దోహదపడుతుంది విద్య ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇది ఇది ఏంటంటే కృత్రిమ మేధస్సు మనిషిని మనిషిని మించిన మెరుగైన మరమనిషికి ఇచ్చే జ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సు టెక్నాలజీ కూడా దీని వలన ఈ టెక్నాలజీ ఉపయోగించడం వలన ఒకప్పుడు సైకిల్ ఎద్దుల బండ్లు మరియు ఈ రోజు ఆటో బస్సు బ రైళ్ళు ఏరోప్లేన్స్ డ్రోన్స్ యుద్ధ ట్యాంక్స్ వంటివి ఆవిష్కరించబడ్డాయి దీనికి ఇంకొన్ని ఈ విద్య వల్ల లాభాలు ఇంకొన్ని విషయాలను మనం చెప్పుకుంటే కొత్త విషయాలను చెప్పుకుంటే ఈ విద్య సృష్టించడానికి లేదా కొత్త మార్గాల్లో పనులు చేయడానికి జ్ఞానాన్ని ఆచరించడానికి ఉపయోగించడమే కాకుండా సాంకేతికత ఆచరణాత్మక లక్ష్యాలను సాధించడానికి మరియు శాస్త్రీయ జ్ఞానాన్ని ఉపయోగించడంగా దీనిని నిర్వహించవచ్చు సాంకేతికతలు సాధనాలు యంత్రాలు వ్యవస్థలు ప్రక్రియలు మరియు వాతావరణాలు ఉంటాయి సాంకేతికత ఉదాహరణలు మ కొన్ని మరి కొన్ని మనం వివరించుకుందాం ఉపకరణలు అంటే సుత్తులు చక్రాలు పాత్రలు మరియు యంత్రాలు ఇంకొకటి మనం చెప్పుకోవాల్సినది సాఫ్ట్వేర్ ఈ విద్య కంప్యూటర్ ప్రోగ్రాములు మరియు ఇతర కనిపించని ఉత్పత్తులు మనకు ఉపయోగపడతాయి ఈ విద్య వల్ల ఇంకొకటి కమ్యూనికేషన్ వ్యవస్థలు అంటే పోస్టల్ వ్యవస్థలు రేడియో టెలివిజన్ టెలిఫోన్లు మరియు సెల్ఫోన్లు కంప్యూటర్ నెట్వర్క్లు వీటివల్ల విద్యవల్ల ఇవన్నీ మనకు సాధ్యమవుతాయి ఉపయోగపడతాయి ఇంకొకటి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు శ్రేయస్సును మెరుగు పరిచే సాంకేతికలు ఆరోగ్య సంరక్షణ అంటే ఇంకొక విషయం ఏంటంటే సాంకేతికత యొక్క ప్రాముఖ్యత దీని గురించి మనం చర్చించుకోవాలి అనుకుంటే సైన్స్ ఇంజనీరింగ్ మరియు దైనందిన జీవితంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది ఇది ఉత్పాదకతను పెంపొందిం పెంపొందుతుంది మరియు జీవితాలను మారుస్తుంది ఇది ప్రజలు తమ సహాయ సహజ వాతావరణంలో నివసించడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది ఇది ప్రజలు సమస్యలను పరిష్కరించడానికి మరియు వారి సామర్ధ్యాలను విస్తరించడానికి సహాయపడుతుంది